నేను ఫ్లిప్కార్ట్లో ఒక ఆర్డర్ బుక్ చేశాను ఆ ప్రోడక్ట్కి సంబంధించిన పాజిటివ్లు మరియు నెగటివ్లు చెప్తాను ముందుగా పాజిటివ్ చెప్పుకుందాము నేను ఒక లంగావాణి బుక్ చేశాను దాని రంగు వచ్చి గులాబీ రంగు మరియు నీలం రంగు చూడగానే చాలా బాగా నచ్చింది చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను దాన్ని క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది వానిపై ఉన్న చిప్స్ కూడా చాలా అందంగా మెరుస్తూ ఉన్నాయి వానికి వెనుకనున్న తాళ్ళు చాలా అందంగా నడుస్తూ ఉంటే ఊగుతూ ఉన్నాయి వాటికి అంటించిన మువ్వలు కూడా గల్ గల్ అనే శబ్దాన్నిచ్చాయి అది వేసుకున్న గానే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది అందరూ చాలా మెచ్చుకున్నారు అలాగే నేను కూడా చాలా అంటే చాలా మురిసిపోయాను అది చూసి చాలా అందంగా అనిపించింది అలాగే వెనుక లవ్ సింబల్తో ఒక తాడును పెట్టారు అది కూడా చాలా బాగా పెట్టారు ఇప్పుడు మనం అందులో నెగటివ్స్ చెప్పుకుందాము అందులో కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి కాకపోతే ఓణీ రంగు ఉతికే కొద్దీ మారిపోతూ ఉంది మరియు వాటికి చిప్స్ అంటించారు కదా అవి రాలిపోతూ ఉన్నాయి పరికిణి ఉతికే కొద్ది కూడా చినిగిపోతూ ఉంది పీచ్ పీచులు కింద వచ్చేస్తుంది అలాగే వాణీకి ఉన్న తాళ్ళు నీటిలో నానబెట్టగానే వాటికున్న అద్దాలు తాళ్ళు కూడా వేటికి వాటికి ఊడిపోయి వచ్చేసాయి